ప్రభుత్వ హాస్పిటల్కి మన ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి చూస్తే ప్రభుత్వ హాస్పిటలు చాలా పథకాలు ఆరోగ్యశ్రీ అని ఇంకా వన్ నాట్ ఎయిట్ అని అలా చాలా తీసుకొస్తున్నారు బీమాస్ అలా తీసుకొస్తున్నారు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్తో డబ్బుతో కూడింది ఏ టెస్ట్లు చేయాలన్నా అంత డబ్బుతో ఉంది కానీ మన ప్రభుత్వ హాస్పిటల్ల్లో డబ్బు లేకుండా అన్నీ సదుపాయాలు చేస్తున్నారు ఇంకా మా పేదవాళ్ళు డబ్బు పెట్టలేనంత ఇదిలో ఉన్నా కానీ ప్రభుత్వ హాస్పిటలు అన్నీ ఫుడ్డుతో సహా ఆహారం విషయంలో కానీ మెడిసిన్ విషయంలో కానీ అంతా కూడా శ్రద్ధగా చూసుకుంటున్నారని క్లీనింగ్ విషయంలో కూడా చెప్పవచ్చు